నమస్తే సార్ ఓలా కంపెనీ వాళ్ళా నేను నిన్న ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను సార్ ట్యాక్సీ అది ఈ రోజుటికి బుక్ చేసుకున్నాను సార్ అది హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను కానీ ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చూపించుకోవాలని క్యాబ్ బుక్ చేసుకున్నాను కానీ ప్రస్తుతానికి బాగుంది సార్ దయచేసి నా ఆర్డర్ని వెనక్కి తీసుకోండి సార్ నేను ఒక ఫైవ్ హండ్రెడు మనీ కూడా మీకు పే చేశాను దయచేసి అది క్యాన్సల్ చేసేసుకుని నా మనీ నాకు వెనక్కి తిరిగిస్తారని మిమ్మ మిమ్మల్ని కోరుతున్నాను సార్